మనకు రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకు విభజన ద్వారా ఎక్కువగా కృష్ణా డెల్టా వాటర్ సమస్య ఉంది దీని గురించి మన రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు కూడా సమైక్యతతో ఇద్దరు కూడా స్నేహబంధంతో కూర్చోని పరిష్కరించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు రావలసిన ఆర్థికంగా అమౌంటును హై కోర్టు ద్వారా మనము సమూహ పరిష్కరించుకుంటున్నారు అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ను తెలంగాణ నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ను కూడా హై కోర్టు ద్వారా మాట్లాడుకోని పరిష్కరించుకుంటున్నారు ఈ విధంగా మనకి ఎక్కువగా ఫండ్స్ అనేవి వేరే రాష్ట్రాల నుంచి రావాల్సినవి మనము హై కోర్టు ద్వారానే తెప్పించుకుంటున్నాము అయితే మన రాష్ట్రాలకు వచ్చిన సమస్య తీర్చటానికి మన దేశ ప్రభుత్వం అయిన సెంట్రల్ గవర్నమెంటు పరిష్కరించటానికి ఈ సమస్యను ఇరు వర్గాలను పిలిపించి కూర్చోబెట్టి మనకి సమస్యని పరిష్కరిస్తూ ఉంటారు